పిల్లలకు స్క్రీన్తో చాలా దూరంగా ఉంచాలి చిన్నప్పటి నుండి మనం ఆడించాలి అప్పుడైతే కానీ పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఆడించడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు లేకపోతే ఆ స్క్రీన్కి దగ్గర ఉండటం వల్ల సైడ్ ఎఫ్ అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఎట్లా అంటే ఎప్పటికీ కూర్చుండిపోవడం లాగా లేదా దానికి కళ్ళు కరాబ్ అవుతాయి అది దగ్గరికి వెళ్ళి చూస్తే మళ్ళీ ఏదేదో అడ్డమైన రోగి రోగాలు వస్తాయి ఆ స్క్రీన్తో మళ్ళీ మంచి మంచిగా కూర్చోలేము చేయలేము ఏదైనా మంచి వేరే వేరేగా అనిపిస్తూ ఉంటుంది అదే మనం బయటకి వెళ్ళి ఆడుకుంటే ఏదైనా సరే మనం ఏదైనా సరే సాధించుకుంటాము ఎట్లా అంటే మనము ఇప్పుడు ఏదైనా ఆడనీకి వెళ్ళామనుకో మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది మన కాళ్ళు చేతులు మంచిగా పనిచేస్తుంటాయి ఎటు అంటే అటు తిరుగుతాయి చేతులు కాళ్ళు అదే స్క్రీన్ చూడటం వల్ల ఎటూ చేయలేము ఎటూ కూర్చో ఎటూ తిరగలేము ఖాళీ కొన్ని కూర్చొనే చూడాలి అది ముంగట పెట్టుకొనే చూడాలి అందుకే కాబట్టి మనం స్క్రీన్తోటి చాలా దూరంగా ఉండాలి అదే మనం ఆడుకుంటుంటే మన కాళ్ళు చేతులు చాలా మూవ్ అవుతూ ఉంటాయి అటు అటు తిరుగుతూ ఉంటాము చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాము మంచి హెల్దీగా ఉంటాము అంటే మంచిగా మంచిగా అంటే మంచిగా ఏమంటారు హెల్దీగా ఎంత అంటే ఎంత హెల్దీగా చాలా హేల్దీగా ఉంటాము ఆడుకోవడం వల్ల బయట ఆడుకోవడం వల్ల అదే స్క్రీన్ చూడటం వల్ల ఏమీ ఉండదు అందుకే చాలా అంటే చాలా దూరంగా ఉండాలి స్క్రీన్ స్క్రీన్లలోకి టీవీల్లోకి ఫోన్లకి అందుకే ఇప్పటి కాలంలో అందరూ స్క్రీన్కే ఉంటున్నారు కానీ అప్పటి కాలంలో అందరూ ఏమంటారు ఆడుకోనీకే వెళుతుండే అప్పుడు స్క్రీన్లు లేకుండే ఏం లేకుండే ఇప్పుడు మా ఇప్పుడు అందరూ అందుకే చెప్తున్నారు ఏంటంటే అందరు స్క్రీన్కి కాకుండా ఆడుకోనీకే వెళ్ళాలి ఆడుకోనీకి వెళ్ళడం వల్ల మనందరం చాలా హెల్దీగా ఉంటాము అది కాకుండా ఊపిరితిత్తులు మన ఊపిరితిత్తులు అనేవి చాలా మంచిగా అంటే చాలా మంచిగా ఈ ఊపిరి తీసుకోవడానీకి కానీ ఆడుకుంటుంటే బయట ఊపిరి తీసుకోనీకి కానీ ఈజీగా అనిపిస్తుంటుంది మళ్ళీ అది కాకుండా మన క్లైమేట్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడాలి మంచి మంచి ఎయిర్ తీసుకోవచ్చు తిరగచ్చు మంచి మంచి వ్యూస్ చూడవచ్చు బయట ఆడుకోవడం వల్ల మంచిగా ఎంజాయ్ చేయవచ్చు పది మంది స్నేహితులతో తిరగొచ్చు ఆ మంచి తిరగొచ్చు మళ్ళీ ఆడుకోవచ్చు ఆ చాలా చాలా పనులు చేయవచ్చు బయట ఆడుకోవడంలో ఎన్నో ఎన్నో ఎన్నో అంటే ఎన్నో ఎన్నో ఉన్నాయి ఆటలు బయట ఆడుకోవడం వల్ల అదే స్క్రీన్ ఉండటం వల్ల ఏం ఆడుకోలేము ఏం చేయలేము ఓన్లీ కూర్చొని ఆ ముంగట ఏం బొమ్మ వస్తుందో ఆ బొమ్మలు చూడటం తప్ప ఏం చేయలేము అందుకే మనం ఏం చేయాలంటే స్క్రీన్ ఉండటం వల్ల మనకు చాలా ఆరోగ్యం చాలా సుస్థిగా ఉంటుంది అంటే లేజీనెస్ ఉంటుంది సుస్తిగా ఉంటాము ఆ స్క్రీన్ చూడటం వల్ల ఎప్పటికీ ఏమంటారు బద్ధకంగా ఉంటూ ఉంటుంది ఎప్పుడు ఏం చేయలేకపోతాము మా ఏమైనా పని చెప్తే ఏం చేస్తాము అలా అనిపిస్తుంటుంది మళ్ళీ అదే మనం ఆడుకొని బయట హెల్దీగా తిరిగి మంచిగా తినుకుంటూ బయట ఎంజాయ్ చేసుకుంటా మంచి ప్రతీ ఒక్క ఆటలు బయట ఆడాము అనుకోండి చాలా చాలా మంచిగా హ్యాపీగా ఉంటాము అదే కాకుండా హెల్దీగా ఉంటాము ఏ పనైనా సరే చిటికలలో చేసేస్తాము అదే కాకుండా మనం ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నాము అనుకో ఇంకా పది మంది పిల్లలతో ఆడుకున్నాము అనుకో ద్వారా మనం ఇంకా క్రొత్త క్రొత్త ఆటలు నేర్చుకోగలుగుతాము అంటే ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు నీకు ఈ ఆట తెలుసు నాకు ఈ ఆట తెలుసు అట్ల అట్ల క్రొత్త క్రొత్త ఆటలు నేర్చుకోగలుగుతాము ఆటల ద్వారా మనం ఇంకొంచెం ఇంకొంచెం ఏమంటారు జ్ఞాపక శక్తి పెరుగుతుంటుంది మళ్ళీ మన బాడీలలో మంచిగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అంటే కాళ్ళు చేతులు బాగా ఆడతాయి మన బాడీ మంచిగా అవుతుంది అది కాకుండా మనకి ఏం ప్రాబ్లం రాదు ఎప్పుడైనా బయట ఆడటం వల్ల మంచి మంచి గాలి పీల్చుకోవచ్చు బయట ఆడితే అదే మన స్క్రీన్ ముందర ఉన్నాము అనుకోండి అదే రూమ్ మన ఇంట్లో ఉన్న గాలి మొత్తం సోది సోది వినడము అది మొత్తం అట్లనే ఉంటుంది అందుకే మనం బయట ఆడుకోవాలి చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు బయట ఆడుకోవడం వల్ల అందుకు మనం బయటనే బయట ఆడాలి ఆ బయట చాలా ఉన్నాయి నేర్చుకోండి ఆడనీకి కొన్ని కొన్ని లక్షల ఆటలు ఉన్నాయి ఆ లక్షల్లో ఆటల్లో మనం ఏదైనా ఆడినా సరే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది మన బాడీ మన ఫెక్సిబిలిటీ మన కాళ్ళు చేతులు మన లంగ్స్ మన బాడీలో ఏమైనా ఏమైనా సరే బయట ఆడటం వాళ్ళు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ఎందుకంటే అది మంచిగా పని చేస్తూ ఉంటుంది ఏం ఏం భయం లేకుండా ఏం ధైర్యం చేయకుండా అది మంచిగా అనిపిస్తుంటుంది బయట ఆడుకుంటూ ఉండటం వల్ల ఏ పనైనా సరే చిటికలో చేయగలుగుతాము బయట ఆడటం వల్ల లోపల అడటం స్క్రీన్ చూడటం వల్ల బద్దకంగా ఉంటాము అందుకే బద్ధకం బద్దకం ఉండటం వల్ల ఏ పనైనా సరే చేయలేం ఆ స్క్రీన్ చూస్తూ కూర్చున్నామంటే కాలి కూర్చునే కూర్చునే ఉండి చూడాలి కూర్చొని ఉండి చూడటం కాకున్నా మనం బయట ఆడుతూ ఉండాలి ఏ పనైనా సరే చిటికలో చేసేస్తాము ఏ పనైనా సరే అది మనం బయట ఏవైనా ఏదైనా సరే లైక్ క్రికెట్ కానీ బంతి ఆట కానీ ఖోఖో కానీ ఏదైనా సరే ఆడేది ఆట అయితే ఏదైనా బయట ఆడినాము అనుకో బయట ఆడేది ఏడవోయి తిరుగుకుంటూ ఉరికే ఆట కానీ ఏదైనా కొంచెం మనకి మంచిగా అనిపించే బాడీకి మన హెల్త్కి మంచిగా అనిపించే ఆటలాడాము అనుకోండి మన బాడీకి మంచిది మన ఆరోగ్యానికి మంచిది మన ఊపిరితిత్తులకు మంచిది అన్నిటికీ మంచిది అలా అని అన్నీ బయట ఆటలే ఆడాలి ఎందుకంటే మనకి చాలా మంచిది బద్దకానికి దూరం ఉండాలంటే బయట ఆటలు ఆడాలి